ప్రస్తుతం పిల్లలు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఆన్లైన్ ఆన్లైన్ ఆన్లైన్ అని ఆన్లైన్ గేమ్స్ ఏ పట్టుకుని తిరుగుతున్నారు ఎప్పుడు చూసినా ప్రతి ఒక్కళ్ల ఫోన్లో పబ్జీ ఫ్రీఫైర్ ఈ గేమ్స్ ఎక్కువ నేను వినేదైతే ఈ గేమ్స్ అలాగే నింజా అని ఇంకో గేమ్ ఉంది ఆ గేమ్ ఈ మూడు గేమ్ నింజా బ్యాటిల్ ఈ ఈ మూడు ఈ మూడు గేమ్స్ నేను ఎక్కువ ప్రతీ ఒక్కళ్ళ దగ్గర వినేవైతే ఈ గేమ్స్ ఏ అలా అలాగా నేను మా తమ్ముడు కూడా అంతే సేమ్ ఫ్రీఫైర్ పబ్జీ ఒకడు ఫ్రీఫైర్ ఆడతాడు ఒకడు పబ్జీ ఆడతాడు ఫోన్ అస్సల వదలరు ఎక్కువ ట్రెండింగ్గా ఉందైతే ఈ రెండు గేమ్స్ ఎక్కువ ట్రెండింగ్గా వున్నాయి ప్రతీ ఒక్కళ్ల దగ్గర ఈ గేమ్ ఏ ఎవరు చూసినా సరే ఆ ఫోన్ వదలనే వదలరు ఆ ఫోన్ పట్టుకుని వేలాడుతానే ఉంటారు ఫోన్ వదలరు పక్కన పెట్టరు ఏం చెయ్యరు సో అలాగా వాళ్లైతే ఇలా ఉంటారు ఇంకా ఏంటంటే మా పిన్ని వాళ్ళూ కూడా స్టార్టింగ్ నుంచి ఇంకా అంతే వాళ్ళు ఇంకా పట్టించుకోమాకు అని అనేవారు సో నాకు తెలిసిన వాళ్ళల్లో అయితే ప్రతీ ఒక్కళ్ళు ఈ గేమ్ ఎక్కువ ఆడతారు క్రికెట్ అలాగే ఏంటంటే మా అన్నయ్య వాళ్ళకి ఏంటంటే క్రికెట్ అంటే చాలా ఇష్టం వీళ్ళు ఆన్లైన్ గేమ్స్ ఆడే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు యూత్ కాబట్టి ప్రెసెంట్ వాళ్ళకి జాబ్స్ వచ్చేసినాయి కానీ ఎప్పుడైనా టైం దొరికినప్పుడు మాత్రం వాళ్ళు ఆడే గేమ్ అయితే క్రికెట్ ఎంతో ఇష్టంగా ఆడతారు గ్రౌండ్కి వెళ్లి మరీ క్రికెట్ ఆడుతారు నాకు తెలిసినవి అయితే ఇవే